మేము చాలా సబ్బులు వాడుతున్నాం షాంపులు వాడుతున్నాం కానీ ఎక్కువగా బాగా నచ్చింది సంతూర్ సబ్బు చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము చాలా చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది మంచి సువాసనని ఇస్తుంది మనం వాడిన తర్వాత మరుసటి రోజు వరకు ఫ్రెష్గా అనిపిస్తుంది కానీ వేరే వేరే సబ్బులు వాడటం వల్ల అవి ఏమి అనిపించదు చర్మం ఒక డర్టీగా వస్తుంది చెమటలు పడుతుంది అందుకు తగినట్టుగా ఎక్కువగా అది పొడిపొడిగా అయిపోతుంది చర్మం అదే సంతూర్ సబ్బులో అట్లాంటివి ఏమీ అనిపించదు ఇంకా షాంపులు కూడా అలాగే మంచి మంచి ప్రోడక్ట్ వాడడం వల్ల ఆరోగ్యానికి మంచిది అనిపిస్తుంది ఎక్కువ శాతం ఆసిడ్ వాడటం వలన షాంపులలో హెయిర్ మొత్తం ఊడిపోతుంది అలాగే సోపులలో మంచి సువాసననిచ్చే సెంటుని చందనాన్ని వాడటం వలన సంతూర్ సబ్బు ప్రోడక్ట్ ఎప్పుడు మంచిగానే అనిపిస్తుంది కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు సంతూర్నే ఉపయోగిస్తున్నారు వేరే వేరే సబ్బుల వాడకాన్ని తగ్గించి మరి ఈ సబ్బులని ప్రోడక్ట్ని ఎక్కువగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సప్లై వల్ల వాళ్ళ ప్రోడక్ట్ను ఎక్కువ శాతం అధికంగా వాడుతున్నారు ఇలా వాడటం వల్ల ఆరోగ్యం సంతోషం రెండు ఉంటుంది చర్మాన్ని మృదుత్వాన్ని పటుత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది